హలో హలో ఇది క్యాటరింగ్ సర్వీసా అండి అవునా అండి గుడ్ మార్నింగ్ అండి మాకు రవ్వ దోశ అండ్ ఫిల్టర్ కాఫీ కావలండీ

టెస్ట్ చేసానండి నేను ఇంత ఇంతకు ముందు అక్కడ సో అందుకే మేం మళ్ళీ ఆర్డర్ చేద్దాం అనేసి చేశాను

ఓకే కాఫీ అండి ఫిల్టర్ కాఫీ అవునండి అవునండి నేను విన్నాను టెస్ట్ చేశాను కూడా నేను కూడా అవునండి నాకొక హండ్రెడ్ రవ్వ దోశ కావాలండి హండ్రెడ్ మెంబర్స్కి అవునండి ఇంట్లో పూజ ఉంది దాని అకేషన్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావలనేసి నేను ఆర్డర్ చేస్తున్నాను

కావాలండి చట్నీ విత్ రవ్వ దోశ అండ్ ఫిల్టర్ కాఫీ

మాకు ఎల్లుండి మార్నింగ్ కావాలండి మార్నింగ్ ఎయిట్ వరకు డెలివరీ చేస్తే చాలండి అది ప్రైజ్ ఎంతా అనేదిసి నాకు షేర్ చేస్తారా

ఓకే అండి త్యాంక్ యూ